చెప్పండి ఎవరు బీరప్పన చెప్పండి అవునవును అరటి పండ్లు కావాలి ఒక ఆరు ఒక ఆరు గెలలు కావాలి అవునవును టూ ఫిఫ్టీనా ఏమి తక్కువ లేదు ఇంకా తక్కువ అయితే

అవును లేండి

ఒక గెల వన్ ఫిఫ్టీకి ఇవ్వరా ఒక గెల వన్ నూట యాభైకి ఇవ్వరా

రాదంటావు అట్లయితే

వన్ ఫిఫ్టీకి రాదా అట్లయితే

మాకు ఆరు గెలలు కావాలండి ఆరు గెలలు కావాలి సరే సరే అండి అట్లయితే